మనం స్కూల్ విద్య తరువాత విద్యార్థులు అందరూ ఏం చేస్తారు అని అనుకుంటే మొదటిగా ఈ స్కూల్ విద్య దాటిన పిల్లలు చూసుకున్నట్లైతే వారి యొక్క ఆర్థిక తల్లిదండ్రుల ఆర్థిక విధానం మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రులు కాస్త మెరుగైన స్థితిలో ఆర్థిక స్థితిలో ఉన్నట్లయితే వాళ్ళ పిల్లల్ని కొంచెం అంటే విదేశాలకు పంపించుకోవడం లేకపోతే ఇంకో పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో చేర్పించుకోవడమో అలా చేస్తారు ఒకవేళ వాళ్ళ ఆర్థిక స్థితి తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు అయ్యా మేము చదివించుకోలేము అని చెప్పి అక్కడితోని ఆపేసి పనికి పంపించడమో లేకపోతే వారు చేసుకునే వ్యాపారాల్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేయటమో చేస్తున్నారు ఇప్పుడు ఉన్న విధానంలో అయితే ఈ స్కూల్ వ్యవస్థ దాటిన విద్యార్థుల్లో చాలామంది ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు కారణం ఏంటంటే కొంత అవగాహన లోపం ఉన్నది వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా అంటే సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు అందువల్ల వాళ్ళకి ఎటు వెళ్ళాలో అర్థం కాక కూడా కొంతమంది స్కూల్ విద్య తరువాత ఆ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏదిచెప్తే అది చేస్తున్నారు అలాగా చూసుకున్నట్లయితే ఒక కొంతమంది ఒక పదిమంది విద్యార్థులు కనుక స్కూల్ విద్య నుంచి బయటికి వస్తే వాళ్ళల్లో ఒక్క ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నత విద్యకి వెళుతున్నారు మిగతా వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక వ్యవస్థ మీద అలాగే వాళ్ళ చదువు మీద ఆసక్తి మీద అలా ఆధారపడి స్కూల్ విద్య నుంచి ప్రక్కకు వెళ్ళిపోతున్నారు ఒకరు అయితేనేమో కొంతమంది అయితేనేమో వాళ్ళ తల్లిదండ్రులకు సహాయకారులుగా ఉంటున్నారు కొంతమంది అయితేనేమో పిల్లలు అయితేనేమో వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు కొద్దిమంది మాత్రమే ఉన్నత చదువులకి వెళుతున్నారు